క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి మా ప్రాంతంలో ఈ ప్రత్యేకమైన క్రీడా కేంద్రాలు ఉన్నాయి వారికి ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అంటే వాలీ బాల్ ఫుట్ బూటు మరియు ఇప్పుడు టెన్నిస్సు మరియు క్రికెట్ ఆడడానికి కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి